ఆంధ్రప్రదేశ్లోని ప్రజలు ఎక్కువగా క్రీడా అభిమానులు ఎందుకు అనగా క్రీడలు అంటే మన ఆంధ్రప్రదేశ్లోని ప్రజలకు చాలా ఆసక్తి ఎంతో ఆసక్తిని కనబరుస్తారు ఉదాహరణకి క్రికెట్ అంటే చాలా మంది అభిమానులు ఉన్నారు మన క్రికెట్ జట్టులు ఎలాంటి క్రికెట్ మ్యాచ్లు ఆడిన ఎంతో ఆసక్తిగా చూస్తారు క్రి క్రికెటే కానీ ఫుట్ బాలే కానీ టెన్నిసే కానీ బ్యాడ్మింటనే కానీ మన ఆంధ్రప్రదేశ్లోని ప్రజలు ఎంతగానో అభిమానించే క్రీడలు ఉదాహరణకి కన్నా క్రికెట్ క్లబ్ గురించి అందరికీ తెలిసిందే వాళ్ళు ఎలాంటి మ్యాచ్లు పెట్టినా ఎలాంటి ఎలాంటి ఈవెంట్స్ కానీ పెట్టినా మన ప్రజలు ఎంతగానో వాటిని ఆనందించి ఆదరించి ఎంతో గొప్ప గుర్తింపును తెస్తున్నారు గూటీ టౌన్ ఫుట్ బాల్ టీం క్లబ్ గురించి కూడా అందరికి తెలిసిందే ఈ క్లబ్ ద్వారా ఎంతో మంది ఈ క్రీడాకారులు ఎంతో పేరును సంపాదించుకున్నారు అలాగే క్రికెట్ అంటే మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చాలా విపరీతమైన ఇష్టం దానికి తోడు సిసిఏ క్రికెట్ అకాడమీ ద్వారా ఎంతో మంది యువకులు క్రికెట్పై ఆసక్తిని చూపించి ఎంతగానో ఎన్నో క్రికెట్ గురించి తెలుసుకోని క్రికెట్లోని క్రీడాకారులుగా మారారు దానికి కారణం క్రికెట్పై ఉన్న అభిమానం ప్రజలకు మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క ప్రజలకు క్రీడలంటే చాలా ఇష్టం అలాగే బ్యాడ్మింటన్ బ్యాడ్మింటన్ అంటే చాలా మందికి ఇష్టం ఎంతో మంది యువకులు ఎంతగానో ఇష్టపడే ఆట చాలా మంది చాలా రకాలుగా నేర్చుకుంటున్నారు మన మన క్రీడలను ఆదరించే ఆ ప్రదేశం ఆంధ్రప్రదేశే